హలో నేను ఓలా నుంచి ఓలా కోసం బుక్ మాట్లాడుతున్నాను నాకు ట్యాక్సీ అవసరం ఉంది నేను నంద్యాల నుండి హైదరాబాద్కి వెళ్ళాలి నేను రేపు ఉదయం ఎనిమిది గంటలకి బయలుదేరాలి మేము మొత్తం పది మంది ఉన్నాము మాకు ఎస్ యూ వీ పెద్ద బండి లాంటిది కార్ మాకు కావాలి అలాగే దానికి ఎంత ఖర్చువుతుందో మీరు చెప్పగలరా ఓకే అలాగే పర్వాలేదు అలాగే డీజిల్ ఖర్చులు అలాగే మీ రాని పోనీ ఖర్చులు ఎంత అవుతుందో మీరు మాకు వివరంగా చెప్పగలరా అలాగే మేము రేపు పొద్దున మీకు ఏడు గంటలకు ఫోన్ చేస్తాము మీరు బయలు అప్పుడు బయలుదేరండి అలాగే సరే